నేను పుస్తకాలు టవర్ బ్లాక్ దగ్గర ఒక షాప్ ఉంది ఆ షాప్లో ఇలా ఏదైనా చౌక సెకండ్ హ్యాండ్ బుక్కు స్టోర్లు ఉన్నాయి అక్కడ మా పిల్లలకి బుక్కులు కొంటున్నాను